ఈ రోజుల్లో పర్యాటక శాఖా ఎక్కడ చూసినా బాగానే ఉంది ఎక్కడకి వెళ్ళినా కూడా ఎక్కడ టూరిజం వెళ్ళినా అన్నీ బాగానే ఉన్నాయి రోడ్లు కాని పక్కన ప చెట్టు ప్రకృతి కాని ఈ ఇటీవల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడకి వెళ్ళినా ఎక్కడ ఆంధ్రా కాని మన తమిళనాడు కాని ఎక్కడైనా ఇటీవల అక్కడ మహారాష్ట్ర కాని అన్నీ టూరిజం మాత్రం చాలా బాగున్నాయి ప్రభుత్వం అన్ని విధాల బాగానే టూరిజంలకి ఏర్పాటు చేస్తుంది మధ్య మధ్యలో వాటర్ కాని ఈ టాయిలెట్స్ కాని ఈ ఫుడ్డు కాని అన్నీ ప్రభుత్వం బాగా అభివృద్ధిలోనే ఉందని అనుకుంటున్నాను ఇక్కడ నీట్నెస్ కాని ముఖ్యంగా ఎక్కడ కూడా బాగా మంచి నీట్గా పెట్టున్నారు ఎక్కడైనా కూడా ఈ వాటర్ సప్లై కానీ ఎక్కడికక్కడ కాడా క్లీన్ చేయడం కానీ అన్నీ చూసేదానికి బాగా ఆకట్టుకుంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇక్కడ ఉండాలి ఒక రెండు రోలు అనే తీరులో ప్రభుత్వ పని తీరు బావుంది మనం మన దేశంలో ఎక్కడకెళ్ళినా కూడా ఇటీవల అయోధ్య గాని చాలా నీట్నెస్గా చాలా అందంగా ఉంది చూసేదానికి అలా ఉంటే మనకీ వెళ్ళాలని మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది